తెలుగు మాట్లాడే వ్యక్తులు ఇతర భారతీయ భాషలు మాట్లాడే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ప్రధానంగా హిందీ లేదా ఇంగ్లీష్ వంటి సాధారణ భాషలను ఉపయోగిస్తారు ఇది వారి విద్యాస్థాయి వృత్తి నివసించే ప్రాంతం మరియు ఇతర భాషలపై వారి అవగాహనపై ఆధారపడి ఉంటుంది ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు హిందీ ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఎందుకంటే హిందీ ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో విస్తృతంగా మాట్లాడబడే భాష దక్షిణ భారతదేశంలోని ఇతర భాషల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ముఖ్యమైన భాషగా ఉపయోగించబడుతుంది ఎందుకంటే హిందీ దక్షిణ భారతదేశంలో అంతగా ప్రాచుర్యం పొందలేదని చెప్పవచ్చు తెలుగు మాట్లాడేవారు తమిళం కన్నడ మలయాళం వంటి దక్షిణ భారత భాషల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు భాషా మిశ్రమం ఉపయోగిస్తారు ఉదాహరణకు ఒక తెలుగు మాట్లాడే వ్యక్తి తమిళం తెలిసినా కొంతవరకు తమిళం పదాలను ఉపయోగించి తెలుగు తమిళ మిశ్రమ భాషలు మాట్లాడతాడు అదేవిధంగా హైదరాబాదులో నివసించే ప్రజలు తరచుగా తెలుగు హిందీ మిశ్రమం ఉపయోగిస్తారు ఎందుకంటే హైదరాబాదులో హిందీ మాట్లాడే జనాభా గణనీయంగా ఉంటుంది తెలుగు మాట్లాడే వ్యక్తి తనకు హిందీ లేదా ఇంగ్లీష్ వచ్చి ఉండకపోతే మరొక భాష మాట్లాడే వ్యక్తితో హావాభావాలు సంకేతాలు లేదా సాధారణ పదాలను ఉపయోగించి అనుభవానికి అనుగుణంగా మాట్లాడతారు ఉదాహరణకు ఒక తెలుగు రైతు తమిళనాడు వెళ్ళేటప్పుడు తన అనుభవం మరియు